ఎవరండి ఆ ఓకే అండి పైపులమ్మ వారి పండగ చాల గ్రాండ్గా చేస్తారండి మూడు రోజుల నుంచి చాలా మూడు రోజులు అవుతండి చాలా గ్రాండ్గా అవుతుంది మీటింగ్స్ అవి అన్ని పెడతారు ఇవి రాజులు వాళ్ళకి ఇస్తారు అనమాట సిల్ అవి ఆమె ఆవిడా చనిపోడంతో ఆ గుర్తుగా పైపులమ్మ వారి పండగ చేస్తున్నారు అట్లంటే త్రీ డేస్ ఉంటుంది తర్వాత తిరుమా అవ్వని తిరుగుతాయండి తిరుమల తిరగడం అయితే చాలా బాగుంటుంది చాలమంది వస్తారు చూడ్డానికి ఆ ఉంటాయండి టికెట్స్ ఉంటాయి కాని ఆ రోజు చాలా చాలా ఖాళీ ఉండదండి ఎక్కువ జనాలు ఉంటారు క్లౌడ్గా ఉంటుంది ఆ అవునండి మీరు వస్తారంటే మీ టికెట్స్ అవి అన్ని బుక్ చేస్తానండి మీరు ఎక్కడ నుండి వస్తారు బస్సులోనా ట్రైన్లోనా వస్తారు ఓకే వైజాగ్లో ఉంటన్ అయితే మీకు ఓకే అక్కడ కారుపె బుక్ చేసి పెడ్తాం అండి డైరెక్ట్గా బీమ్ బీచుకు వచ్చేస్తారు ఇక్కడ మా ఏరియ పక్కన మీకు ఓకే అండీ అన్నిటికి కలిపి అమౌంట్ ఉంటుందండి అన్నిటికి కలిపి ఒక ట్వంటీ థౌసండ్ అవుతుందండి

ఆ ఓకే అండి అన్నిటికి లేదండి మీరు సాటిస్ఫాక్షన్ పంపించండి ప్లేస్లన్ని చూపించి ఆ ఓకే అండీ ఓకేనండి